యూట్యూబ్లో కొన్ని ప్రత్యేకమైన డ్యాన్స్ షో చూస్తూ ఉంటాను బాగా చేస్తున్నారు ట్రెండింగ్లో ఉన్నారు బాగా పర్ఫామ్ చేస్తున్నారు అని నాకు అనిపించే కొన్ని వీడియోస్ని నేను సేవ్ చేసుకుంటాను అలాగే వాళ్ళను ఫాలో అవుతూ ఉంటాను టీవీలో ఈటీవీలో ఢీ జోడీ కానీ స్టార్ మాలో సెలబ్రిటీ జోడీ కానీ చూస్తూ ఉంటాను